ఆరోగ్యమే మహాభాగ్యం మితాహారం ఆరోగ్యదాయకం మితాహారం అనారోగ్యదాయకం మనిషి తన దైైనందిన జీవన విధానములో ఆహార పాత్ర కీలకమైంది కాబట్టి బలమైన ఆహారం మనిషికి ఆరోగ్యదాయకం మనిషికి అతి మిక్కిలి ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తరచుగా వస్తాయి జీర్ణక్రియ సమస్యలు మలబద్దకము ఊబకాయము గ్యాస్ సమస్యలు మత్తు చురుకుదనాన్ని కోల్పోవడము అలసట ఆయాసము నీరసం బలహీనత ఈ లక్షణాలు ఆ వ్యక్తిలో కనిపిస్తాయి కనుక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మితాహారం తీసుకుని ఆరోగ్య నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటాడు ఉదయము ఉన్నతమైన వాడిగా ఆహారం తీసుకోవాలి మధ్యాహ్నం మధ్య తరగతి వాడిగా ఆహారం తీసుకోవాలి రాత్రి పేదవాడిగా ఆహారాన్ని తీసుకోవాలని సామెత అనే లోకొక్తి ఆచరణలో ఉంది